మన తోటలో పెంచిన పువ్వులు పండ్లు మన విద వివిధ రీతుల్లో ఉపయోగించుకోవచ్చు పూలు అలంకరణ కోసం డెకరేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు ఇంటిని అందంగా అలంకరించడానికి పూలను వాడతం పూల బొకేలు లేదా పూలదండలను తయారు చేసి ఇంటి లోపల లేదా బయట అందంగా ఉంచుతాం పూజల్లో పూజా కార్యక్రమాల్లో మరియు ధార్మిక ఉత్సవాలకు పూలను వాడతాం పరిమళభరితంగా పూల సుగంధం మనసును ఎంతో ఆహ్లాదకరంగా ప్రసన్న పరచడంతో మనకి పూలు అనేవి చాలా ఉపయోగపడతాయి పండ్లు ఆహారంగా తాజా పండ్లను నేరుగా తినడం లేదా రసాలు తీసుకొని తాగడం ద్వారా మన ఆహారంలో వాటిని చేర్చుకోవచ్చు ఇవి మనకు పోషకాలు మరియు విటమిన్లు అందచేస్తాయి వంటకాలలో కొన్ని పండ్లను వంటల్లో కూడా వాడచ్చు ఉదాహరణకు జామకాయ పచ్చడి లేదా పనసపండు లేదా మామిడికాయ పులిహోర ఇలాగా పరిరక్షణ పండ్లను పొడులు జాములు మరియు జల్లీలుగా మార్చి అన్ని రకాలుగా వాడుకోవచ్చు మన తోటలో పెంచిన పువ్వులు మనకు చాలా ఆనందం ఆరోగ్యాన్ని శాంతిని కలిగిస్తాయి ప్రసాదిస్తాయి అలాగే తులసిలాంటి మొక్కలను వాడుకోవడం వల్ల ముక్కు జలుబులు ఇవన్నీ కూడా తగ్గుతాయి దాని తేలు ఘాటుకు తామరలకు కఫ్ అండ్ దగ్గులకు కూడా వాడుకోవచ్చు నేరేడు చెట్లు వల్ల చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి పైత్య వాంతులకు బంతలా బాధలకు కంటి బాధలకు పొడి దగ్గులకు నేరేడు పళ్ళు చాలా ఉపయోగపడతాయి అలాగే ఉసిరిక ఉసిరిక వాడడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది ఆగని ఎక్కిళ్లకు ఉసిరి ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది విషజ్వరానికి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది దగ్గులకు మంచి ఔషధం లాగా పనిస్తుంది ఉసిరిని సూర్ణం చేసి పాలతో కాచి కొంచెం నెయ్యి కలిపి తీసుకున్న దగ్గులవి తగ్గుతాయి మూత్రం ఆగిపోయినచో వేడి దెబ్బలకు వడ దెబ్బలకు నూతి దెబ్బలకు చాలా ఉసిరి అనేది చాలా ఉపయోగకరంగా మారుతుంది నీలవేణి కలరా అజిరాల అజీర్నాలకు విరోచనాలకు నీలవేణి అనేది చాలా చాలా ముందుగా పని చేస్తుంది విష జ్వరాలకు కూడా నీలవేణి మంచి ఘాటుగా పని చేస్తుంది ములగ ములగ కాయలు ములక ఆకు పెట్టుకోవడం వల్ల పాత నొప్పులు నిద్ర పడుటకు చాలా వరకు ఉపయోగపడతాయి పిల్లలకు వాంతులకు వేప చెట్టు వేప చెట్టు వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి వీటిలో కలిపి నూనె రాసుకోవడం వేప తింటే కడుపులో మలాలు మూత్రాలు చక్కబడటం జ్వరం తగ్గడం పిల్లలకు జ్వరం వరకు ఇయన్నీ కూడా తగ్గుతాయి